మొదట నేను మా ఇంట్లో విద్యుత్తు ఆగిపోయిందా లేకపోతే మా పక్క వాళ్ళ ఇంట్లో కూడా విద్యుత్ ఆగిపోయిందా అని కనుక్కుంటాను కనుక్కొని అది మా ఇంట్లో ఆగిపోతే అప్పుడు మీటర్ చెక్ చేస్తాను అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందేమో అని చూస్తాను